గుడ్ మార్నింగ్ సార్ మే ఐ కమ్ ఇన్ సార్ మై నేమ్ ఇస్ రామచందరావు సార్ నేను వెస్ట్ గోదావరి నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాను సార్ ఓకే సార్ సార్ నేను బీఎస్సి కంప్లీట్ చేశాను సార్ బీఎస్సి కంప్యూటర్ సైన్స్ సార్ తణుకులోనే నేను చదివాను సార్ ఎస్వీఎం గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో చేశాను సార్ నేను సాఫ్ట్ స్కిల్స్ అంటే సార్ బిహేవియర్ బేస్డ్ ఉంటుంది సార్ అట్లాగే కమ్యూనికేషన్ కూడా ఉంటుంది సార్ ఇంగ్లీష్ కమ్యూనికేషను ఇవంటి ఇట్లాంటివి కూడా ఉంటాయి సార్ అయితే బిహేవియరు పర్సనాలిటీ డెవలప్మెంటు బిహేవియరు బేస్ ఉంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ వస్తుంది సార్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే మనం వే ఆఫ్ టాకింగు రిక్వస్ట్ చేసే మ్యానరు పొలైట్గా మాట్లాడడం ఇంకా ఐ ఎస్ ఆర్ నో చెప్పడం దేనికైనా సరే నో చెప్పడం కూడా నేర్చుకోవడం ఇట్లాంటివి వస్తాయి సార్ ఎస్ సార్ చేస్తాను సార్ నేను డెఫనెట్గా ఏంటంటే నా వైపు నుంచి నేను మా హెల్ప్ మేము చేస్తాం సార్ ఎస్ సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ అవును సార్ హిందీ కూడా వచ్చు సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ త్యాంక్ యూ సార్